ఫాదర్ ఆఫ్ నేషన్ నేతాజీ షాహిద్ ఈ అజామ్ లోకమాన్య పంజాబ్ కేసరి ఆజాద్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా చాచా నెహ్రూ ఝాన్ జీకీ రాణి ఫాదర్ ఆఫ్ ఇండియా కాన్స్ట్యూషన్ గ్రేట్ ఇండియన్ వారియర్